హలో చెప్పండి మీరు ఎక్కడికి వెళ్ళాలి ఎంతమంది ఉన్నారు మీరు అదే సిక్స్ మెంబర్స్ ఎంతమంది పిల్లలు ఎంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు ఓకే మీకు ఏమి ఏమి ఫెసిలిటీస్ కావాలి

ఉన్నాయి ఫస్ట్ మీకు రూమ్ రెంట్ వచ్చి సిక్స్ మెంబర్స్ అంటున్నారు కదా వన్ వీక్ వన్ వన్డేకి ఫైవ్ థౌసండ్ సో త్రీ డేస్ వచ్చి ఫిఫ్టీన్ థౌసండ్ లగ్జరీగా ఉంటుంది ఏసీ ఏసీ ఫెసిలిటీస్ ఉంటాయి వేసిన అన్నీ మొత్తం క్లీన్గా ఉంటుంది ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు నెక్స్ట్ మీకు అక్కడ లొకేషన్స్ వచ్చి మేము ప్రొవైడ్ చేసుకుంటాం దానికి ఒక టెన్ థౌసండ్ ఇవ్వాలి మీ మీకు అక్కడక్కడ దగ్గర దగ్గరలో ఉన్నఅన్నీ టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ మీకు చూపిస్తాము మా ఓన్ వెహికల్ ఉంది ఇంకా ఏమో స్నాక్స్ ప్రొవైడ్ చేస్తాం మేము ఇంకా లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తాము మీకు ఇంకా ఏమన్న కావాల ఇక్కడ ఇది బేసిక్ అమౌంట్ ఇది అందుకే డిస్కౌంట్ అని ఏమి ఉండదు ఇది ఫా నార్మల్లో తగ్గించే చెప్పాం మేము మీరు అయిన కానీ సిక్స్ మెంబర్స్ ఉన్నారు కదా మాకు పెద్ద వెహికల్ కావాలి కార్ అయితే కుదరదు సో మినీ బస్ మేము తీసుకోవాలి కదా నార్మల్ హోటల్స్ ఉంటాయి మా దగ్గర డేకు వచ్చి టెన్ థౌసండ్ ఉంటాయి ఏసీ చేయండి చేయండి నా పేరు అరవింద్

థ్యాంక్ యూ